పౌరులను రక్షించడానికి మరియు సమాజంలో శాంతిని కొనసాగించడానికి న్యాయ విమర్శలు కొన్ని అంశాలను మెరుగుపరచాలి మొదటిగా న్యాయనిర్వాహంలో పారదర్శకత మరియు సమగ్రతను పెంచడం న్యాయవ్యవస్థలో అవినీతి మరియు అసమర్ధ కారణంగా నేరాలను ఎదుర్కోవడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి న్యాయమూర్తులు పోలీసులు మరియు ఇతర న్యాయశాఖ అధికారులపై పారదర్శకత మరియు సమగ్రతను పెంచడానికి చర్యలు తీసుకోవాలి రెండవదిగా నేరనిరోధనకి ప్రాధాన్యత ఇవ్వడం నేరాలను ఎదురుకోవడానికి ప్రధానంగా నేరాలు నిర్వహించడంపై దృష్టి పెట్టాలి నేతలను దారి తీస్తే కారకాలను గుర్తించి వాటిని తొలగించడానికి చర్యలు తీసుకోవాలి నేరాలను పరిష్కరించడానికి కాల సంబంధిత మరియు సమర్ధమైన మార్గాలను అభివృద్ధి చేయాలి నేరాలను పరిష్కరించడానికి కాల సంబంధిత మరియు సమర్థవంతమైన మార్గాలు అభివృద్ధి చేయడం ద్వారా న్యాయ విధానం సులభం మరియు అందుబాటులో ఉంటుంది నేరాలకు శిక్షలు కఠినంగా ఉండాలి కానీ నేరస్తులు మళ్లీ నేరం చేసేలాగా ప్రోత్సహించకూడదు దేశంతో పెరుగుతున్న నేరం రేట్లు అనే అనేది ఆందోళకరమైన అంశం దీనికి అనేక కారణాలు ఉన్నాయి వీటిలో పేదరికం నిరుద్యోగం విద్యలో లోపం సాంఘిక అవమానతలు మరియు కుటుంబ విలువలు క్షీణత వంటివి ఉన్నాయి ఈ కారణాలు అధికమించడానికి చర్యలు తీసుకోవడం ద్వారా నేరాల రేట్ను తగ్గించవచ్చు పేదరికాన్ని తగ్గించడానికి ఉపాధి అవకాశాలను పెంచడానికి విద్యను మెరుగుపరచడానికి సాంఘికత అవమానాలను తగ్గించడానికి మరియు కుటుంబ విలువలను పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలి